పశ్చిమగోదావరి జిల్లాలో ఆరోగ్య సౌలభ్య సేవలు చాలా బాగుంటాయి ఆస్పత్రులు క్లినిక్లు చాలా ఉన్నాయి చాలా రకమైన హాస్పిటల్స్ ఉన్నాయి ప్రతి వ్యాధికి ఒక్కొక్క ఒక హాస్పిటల్ ఉన్నాయన్నమాట ఎక్కువగా పశ్చిమగోదావరి జిల్లాలో చాలా హాస్పెటల్ ఎటువంటి అనారోగ్యమైన బాగు చేయగలిగే హాస్పిటల్స్ వైద్యులు ఉన్నారన్నమాట సామూహిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి స్థానికులకు ఎక్కువగా అందుబాటులో ఎక్కువగా ఇది చేస్తారన్నమాట కోవిడ్ టైములో కూడా అస్సలు కోవిడ్ మహమ్మారి ఉన్నప్పుడు ఆ సమయంలో హాస్పిటల్స్ అన్నీ చాలా ఫాస్ట్గా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే విధంగా ప్రతి ఒక్కరూ చైతన్య పోలిక్ హాస్పిటల్ అని కాని సూర్య నర్సింగ్ హోమ్ కాని హోమియో క్లినిక్ అని కాని ఇలాగా చాలా హాస్పిటల్స్ చాలా రకాలైన హాస్పిటల్స్ ప్రతి చిన్నవారి నుండి పెద్దవారి వరకు ఎటువంటి ఆపరేషన్స్ అయినా అన్ని చేయగలిగే సౌలభ్యం గల పశ్చిమ గోదావరి జిల్లా అన్నమాట